నాకు స్కూల్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే అందులో రసాయనాలు ఎక్కువగా ఉండడం వల్ల నేను ల్యాబ్లో ఎక్కువగా ప్రయోగ ప్రాక్టికల్లు చేసే వాడిని అవి చేయడం వల్ల నాకు అవి చాలా ఆనందం కలిగించేవి అందువల్ల నాకు స్కూల్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం దానికి తోడు మా ఉపాధ్యాయులు నాకు బాగా కృషి చేసేవారు కెమిస్ట్రీ పరంగా చాలా కృషి చేసేవారు అలాగే నాకు కష్టమైన సబ్జెక్ట్ అనేది మ్యాథ్స్ అని అనిపించేది ఎందుకంటే నాకు లెక్కలలో కొద్దిగా వీక్గా ఉండేవాడిని అందువలన నాకు లెక్కలు రావడం అనేది చాలా కష్టంగా అనిపించేది అది నేర్చుకోవడానికి చాలా కష్టాలు పడ్డాను తర్వాత నాకు స్కూల్లో జ్ఞాపకాలు నాకు మా ఫ్రెండ్స్ వల్ల నాకు లభించాయి మా ఫ్రెండ్స్ అందరు చాలా ఇచ్చారు స్కూల్లో ఉపాధ్యాయుల దినోత్సవం రోజు మేము చేసిన డెకరేషన్ అనేది నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఉపాధ్యాయులు అందరిని కూర్చోబెట్టి మేము అందరం వాళ్ళని ఇమిటేట్ చేస్తు వాళ్ళలాగా రెడీ అయి వాళ్ళ ముందే ఇమిటేట్ చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది